హలో ఆల్ఫా రెస్టారెంటేనా అండి అంటే ఏంటంటే నేను మీకు ఫుడ్ ఆర్డర్ చేశాను కదా అండి నాకు ఈ ఆ ఫుడ్కి నేను మనీ ఏమంటే నేను మీరు ఫుడ్ డెలివరీ చేశాక ఇద్దామనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే నా ఫోన్ పేలో ఎమౌంట్ లేదండీ నేను ఎమౌంట్ అనేది నేను ఈ లోపల ట్రాన్స్పర్ చేసుకొని తర్వాత నేను ఇద్దామనుకుంటున్నాను మీ దగ్గర యాక్సెప్టెన్సి ఏమైనా ఉందా లేదా సర్ ఓకే సార్ మరి మీకు ఓకేనా సార్ నేను అంటే తర్వాత చేయాలనుకుంటున్నాను లేదా సార్ సార్ అలా అయితే నా దగ్గర అమౌంట్ కూడా లేదు సార్ అందుకే నేను తర్వాత చేద్దాం అనుకుంటున్నాను లేదు అని అంటే నా ఆర్డర్ నాకు క్యాన్సిల్ చేసేయండి నేను కావాలంటే నేను తర్వాత చేసుకుంటాను ప్రెజెంట్ నా దగ్గర ఫోన్ పేలో మనీ లేదు సార్ లేకపోతే నేను అలాగే మీరు అనిన దానికి ఒప్పుకొని నేను అలాగే యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు సార్ అందుకే ఒకే సార్ నా ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి పర్లేదు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ